ఇప్పుడు ప్రస్తుతం భారతీయ రవాణా వ్యవస్థ ఎలా ఉంది అంటే చాలా దారుణమైన స్థితిలో ఉంది అండి టికెట్ తీసుకోని ప్రయాణం చేద్దామని బస్ ఎక్కుతూ ఉంటే కూర్చోవడానికి కనీసం చోటు కూడా లేని స్థితిలో ఉంది అండి ఇప్పుడు మన రవాణా శాఖ దీని యొక్క ఎదురుకుంటున్న సవాళ్ళు ఏంటి అంటే సరిపడని రహదారి మౌళిక సదుపాయాలు బహుళ తనిఖీ కేంద్రాలు మరియు రద్దీ ఈ రద్దీ కావడం అనండి ఎన్నో సవాళ్ళు ఎదురుకుంటున్నారు